కోవిడ్ అనేది ఒక వ్యాధి అప్పుడు మనము మాస్క్ అనేది ధరించాలి మాస్క్ వేసుకో వేసుకోండి ప్లీజ్ దయచేసి మీరు మాస్క్ వేసుకోండి మాస్క్ వేసుకొని పని చేయండి ఎందుకంటే కోవిడ్ అనేది తొందరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి మాస్క్ అనేది కంపల్సరీ వేసుకోండి మీరు అపరిశుభ్రం నీట్గా లేవు పరిశుభ్రంగా క్లీన్గా ఉండా ఉండేటట్టు చూడండి సీట్స్ అవన్నీ అపరిశుభ్రంగా మురికి మురికిగా ఉన్నవి కొంచెం మంచిగా చూడండి మీరు కంపల్సరీ ఖచ్చితంగా మాస్క్ వేస్కోని మీరు ఉండండి మాస్క్ వేస్కోని వెళ్లండి ఇవి కోవిడ్ అనేది తొం అతి తొందరగా వ్యాధి వ్యాప్తి చెందుతుంది మాస్కు అనేది తప్పనిసరిగా వేస్కోండి